పిల్లలు విద్యాభ్యాసంలో కళలు అంటే క్రాఫ్ట్స్ మరియు చేతి పనులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి వారి సృజనాత్మకతను తాత్కాలిక పరిష్కార నైపుణ్యాలను మరియు ఆశక్తిని పెంచుతాయి స్కూల్లో విద్యార్థులు కళలు మరియు చేతి పనులు ఎలా నేర్చుకుంటారంటే ప్రాథమిక స్థాయిలో రంగులతో గీయడం మట్టి బమ్మలు తయారు చెయ్యడం కాగితపు మోడళ్ళు తయారు చెయ్యడం వంటి పనులు నేర్చుకుంటారు మధ్యస్థ స్థాయిలో పుస్తక అంకణాలు అంటే బుక్మార్కులు గ్రీటింగ్ కార్డులు కాగితపు పడవలు ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు ఎత్తైన స్థాయిలో ఎలా చేస్తారంటే శాస్త్ర సంబంధిత మోడళ్ళు రీసైకిల్డ్ ఆర్ట్ డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పోటీలు స్కూల్లో ప్రాజెక్టుల్లో త్రీ డి మోడలింగ్ మరియు రీసైకిల్డ్ మెటీరియల్స్ వాడడానికి ప్రోత్సహించడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు చిన్ననాటి జ్ఞాపకాలు బొమ్మలు కాగితం పడవలు మట్టి కడవలు ఎలా ఉన్నాయంటే బొమ్మలు తయారు చెయ్యడ తయారు చెయ్యడం పాత వస్తువులతో చిన్న బొమ్మలు చెయ్యడం లేదా కార్డ్బోర్డ్ను వాడి హౌస్ మోడళ్ళను తయారు చెయ్యడం వర్షం కాగితంతో పడవలు చెయ్యడం చిన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు రోడ్లపై నీటిలో కాగితపు పడవలు తేల్చడం వాటిని నోటిగా పోటీగా ఉంచడం మట్టి కడవలు చిన్ననాటి బొమ్మలు తయారు చెయ్యడం ఇంటి ముందు చిన్న చిన్న మట్టితో ఆటలా ఆడడం ఇవి నాకున్న జ్ఞాపకాలు